నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్ నుంచి మీ తెలంగాణకు వద్దామని అనుకుంటున్నాను ట్రైన్లో అంటే బస్సెస్ అయితే మీ తెలంగాణ వాళ్ళకు ఫ్రీ ఉంది మ్యాడమ్ పెళ్ళి అయింది మ్యాడమ్

అటువంటిది కావాలి మ్యాడమ్ మేము ఇద్దరం వస్తాం మాకు ఇద్దరికి ఒక సపరేటుగా కావాలి అదే మ్యాడమ్ తెలంగాణాను అసలు చూద్దాం అని కొంచెం రైళ్ళో కూడా ప్రయాణం చేసినట్టు ఉంటుంది అని తెలంగాణకు వద్దామని మేము అనుకుంటున్నాం ఇద్దరం వద్దామని కాదు మ్యాడమ్ ఇప్పుడు బస్సులో వస్తే ఎక్కువ అవుతుందా తెలంగాణకు రైళ్ళో వస్తే ఎక్కువ అవుతుందా మ్యాడమ్ చార్జ్ సరే మ్యాడమ్ ఎట్లా బుక్ చేసుకోవాలి మ్యాడమ్ తెలువ తెలంగాణకి వస్తానికి అంటే ట్రైన్ టికెట్ ఎట్లా కన్ఫార్మ్ చెసుకోవాలి పోయి మధ్యలో నేను నిన్న తెలంగాణకు బుక్ చెసుకున్న టికెట్లు అంట క్యాన్సిల్ అవుతున్నాయి అంట అది ఎట్లా చేసుకోవాలో తెలియలేదు తెలంగాణకు వద్దాం అంటే

కన్ఫార్మ్ అవుతుందా మ్యాడమ్ తెలంగాణకు వద్దామని సరే సరే మ్యాడమ్ ఇప్పుడు ఏమి లేదు తెలంగాణ మా చుట్టాలు ఉండ్రు అది ఫంక్షన్ ఉందని తెలంగాణకు వద్దామని అనుకుంటున్నాం అందుకే

సరే సరే మ్యాడమ్ ఇప్పుడు వెబ్సైట్లో పోయి తెలంగాణ అని కొడితే వస్తుందా మ్యాడమ్ తెలంగాణ రైల్వే స్టేషన్ అని కొడితే వస్తుందా

సరే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్